చెప్పండి మ్యాడం ఏం కావాలి ఉన్నాయండి ఉన్నాయి వైట్ అంటే ప్యూర్ వైట్ అండి లేకపోతే నార్మల్ వైట్ ఇవ్వచ్చండి ఇంకేంటండి అన్ ఇంకేమన్నా కావాలండి అవి సైనో సాఫ్టెక్ అండి లేకపోతే ఐదు రూపాయలు సైనో సాఫ్టెక్ అండి ఉందండి ఉంది క్యాషు క్యాషు అది మరీ తక్కువ రేటులో లేదండి కొంచెం అది ఎనిమిదొందలు పడుతుంది సరేనండి ఇంకా మాది ఇంకా మీకేం కావా ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయి మీకు అదే రీజనింగు అర్థమ్యాటికు ఆయ్ అంటే దాంట్లో ఒకొక్కళ్ళకి ఒకొక్కటి కావాలంటారండి అంటే ఆర్కే స్టడీ మెటీరియల్ ఉంటుంది లేకపోతే ఆర్ఎస్ అగర్వాల్ ఉంటుంది మీకు ఆ రెండిటిలో ఏది కావాలో ఏది మంచిదయితే అదిమ్మంటారా లేకపోతే మీరే చెప్తారా ఈ ఆర్ఎస్ అగర్వాలనేది తీసుకోండి మంచిగా ఉంటుంది బాగుంటుంది మీకు ప్రతీ టాపిక్కు కూడా దీంట్లో కవర్ అవుతుందని ఆల్రడీ తీసుకున్నావాళ్ళు నాకు చెప్పారు తీసుకోండి కాంపస్ బాక్స్ ఉన్నాయండి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి జీకే ఉంది ఈ లేటెస్ట్ది ఇచ్చేయనండి జీకే లేకపోతే ట్వంటీ ట్వంటీ సరేనండి అంతేనండి లాంగ్ స్కేల్ గానీ లేపోతే సరేండి ఇంకేమొద్దండి ఇవీ ప్యాడ్ గానీ ఫోమ్ ఫోమ్ ఏ ఫోర్ షీట్లు గానీ ఫోల్డర్స్ గానీ సరేనండి అంతేనండీ సరే మీకు ఈ అన్నిటిలకి బిల్ అంటే ప్యాడు ఫోల్డర్సు వా ఏ ఫోర్ షీట్లు బుక్లు మూడు కదండి వైట్ లో ప్యూర్ వైటే కదా నాలుగు వందల ముప్పై రూపాయిలయ్యిందండి క్యాషు కావాలండి క్యాషు నేను లెక్కేయలేదు మర్చిపోయాను క్యాషా అదొక ఎనిమిదొందలుంటాదండి దాంట్లో తగ్గించడానికి కుదరదు అదే ఎం రేట్ నేది ఎనిమిదొందలండి అంటే దాంట్లో డిస్కౌంట్ అలాంటి ఏమి ఉండవు నాలుగుని నాలుగు ముప్పైని అదొక ఎనిమిదండి పన్నెండు ముప్పై మొత్తం